పిల్లలకి డ్యాన్సింగ్ పట్ల ఎలాంటి వాటిపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనేది చూపి వాళ్ళకు అందులోనే ఎంకరేజ్ చేయడం చాలా మంచిదండి ఓన్లీ చదివే అని కాకుండా డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ప్రతీ ఒక్క దాంట్లో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వాళ్ళని ముందుకు నడిపించాలి కొరియోగ్రాఫర్గా చేస్తే బాగుంటుంది ఫ్యూచర్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓన్లీ జాబ్స్ పైనే కాకుండా రకరకాల వాటిపైన వాళ్ళ హాబీస్ ఏమున్నాయని తెలుసుకొని వాళ్ళను ముందుకు ఎంకరేజ్ చేయడం మంచిది మంచి మంచి మూవీలో ఒకసారి అయితే ప్యాన్ ఇండియా మూవీ లాంటి ఇలాంటి వాట్లల్లో కూడా పిల్లలు కొరియోగ్రాఫ్ చేయడం వల్ల వాళ్ళ కలను నెరవేర్చుకోగలరని నా అభిప్రాయమండి